డెలివరీ చిరునామా మార్పు కొరకు మొదట మీరు ఆర్డర్ చేసిన రెస్టారెంట్ లేదా డెలివరీ సంస్థను సంప్రదించాలి మీ ఆర్డర్ వివరాలను వారికి తెలియజేసి చిరునామా మార్పుకు గలకారణాన్ని వివరించండి వారు మీ అభ్యర్థనను స్వీకరించి కొత్త చిరునామాకు డెలివరీ చేయడానికి ప్రయత్నిస్తారు కొన్ని సందర్భాలలో డెలివరీ ఇప్పటికే బయలుదేరీ ఉంటే చిరునామ మార్పు సాధ్యం కాకపోవచ్చు అలాంటప్పుడు మీరు నేరుగా డెలివరీ వ్యక్తిని సంప్రదించి మీ సమస్యను వివరించవచ్చు వారు మీకు సహాయం చేయడానికి ప్రయత్నించవచ్చు లేదా ఆర్డర్ను రద్దు చేసి తిరిగి కొత్త చిరునామాతో ఆర్డర్ చేయమని సూచించవచ్చు చివరగా భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలేత్తకుండా ఉండాలంటే ఆర్డర్ చేసేటప్పుడే సరైన చిరునామాను నమోదు చేసుకోవడం ఉత్తమం ఒకవేళ చిరునామాల్లో మార్పులు చేయాల్సి వస్తే వెంటనే రెస్టారెంట్ లేదా డెలివరీ సంస్థను సంప్రదించి మార్పులు చేసుకోవడం మంచిది